చెప్పండి ఏం కావాలి ఆ ఉన్నాయి ఆ ఎప్పుడుందండి ఆ అ ఉంది మీరు ఆర్డర్ ఇస్తే మేము టైంకి డెలివరీ చేస్తాం ఆ మీకు ఎన్ని కెజిస్ ఎన్ని కెజిస్ కావాలి కేక్ త్రీ కెజిస్ కేక్ కావాలా రేట్ కేజీకి వచ్చేసి త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ అది ఏముండదు కేజీ త్రీ హండ్రెడ్ అంటే మీకు ఎలాంటి కేక్ కావాలి కూల్ కేక్ కావాలా లేకపోతే నార్మల్ కేక్ కావాలా కూల్ కేక్ కావాలా ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి వెన్నలా ఫ్లేవర్ స్ట్రాబెరీ ఆ ఇంకా బటర్స్కాచ్ డార్క్ ఫారెస్ట్ రెడ్ వెల్వెెట్ కూడా ఉంది రెడ్ వెల్వెెట్ చాలా బాగుంటుంది ఇది ట్రై చేయండి ఒకసారి లేదు రెడ్ వెల్వెట్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ హోమ్ డెలివరి హోమ్ డెలివరీ ఉంటుంది మీరు వచ్చి ఆర్డర్ ఇచ్చి నాకు డీటెయిల్స్ ఇవ్వండి అడ్రస్ అడ్రస్ చెప్తే నేను అక్కడికి వచ్చి డెలివరీ చేస్తాను ఎన్ని కేజీస్ అయినా ఆర్డర్ పెట్టండి డీటెయిల్స్ పంపడి కేక్ పైన ఏమేమి రాయాలి అనేసి నాకు చెప్తే నేను రాసి పంపిస్తాను ఏంటి రాయమంటారు డెకరేషన్స్ కూడా ఉంటాయి ఇలా స్టిక్కర్స్ వాల్ పేపర్స్ ఇంకా లైట్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇంకా స్నో ఇట్లా కావాలంటే చెప్పండి స్నో బ్లాస్ట్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయ్ ఆ ఉంటాయి ఉంటాయి కేక్తో పాటు స్నో బ్లాస్ట్ ఇంకా డెకరేషన్ పేపర్స్ అవన్నీ ఉన్నాయి ఆ సరే ఆ సరే అండి